వ్యవసాయంలో నాకు ఇష్టమైనవి ఏవి అంటే ముందు వరి పో నారు పోసుకున్న తరువాత తరువాత వచ్చేసి నాట్లు వేసుకుంటాము అలాగే నాట్లు వేసుకొని తరువాత దాంట్లో కలుపుమొక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి అవి వచ్చేసి తీసుకోబోతే ఆ నారుని అనేదాన్ని పైకి రానివ్వవు అందుకని చెప్పేసి మనం కలుపు ఏమీ లేకుండా శుభ్రంగా తీసేసుకోవాలి అదును అదునికి నీళ్ళు పెట్టుకోవాలి అలాగే వచ్చేసేసి వాయిదాల్లాగా దానికి కావలసిన మందులు ఎండ్రిను అవి కొట్టుకుంటూ వాటిని దోమ అది తెగులు ఏమీ రాకుండా కాపాడుకోవాలి అలాగే వచ్చేసేసి అవి బాగా విచ్చుకున్న తరువాత విత్తనాలు అవన్నీ ఎన్నుకొచ్చిన తరువాత వాటిని బాగా చూసుకొని పొట్ట వచ్చి తరువాత వచ్చేసేసి ఏమీ దోమ ఏమీ లేకుండా మందు అదంతా కొట్టుకుంటూ తరువాత వచ్చేసి మనకు కోసుకొన్న తరువాత కూడా వర్షాలు వచ్చినపుడు జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వచ్చేసేసి కోసిన తరువాత కుప్ప వేస్తారు కుప్ప వేసిన తరువాత కొన్ని రోజులకు అవి ముక్కుతాయి ముక్కిన తరువాత వాటిని బాగా ట్రాక్టర్లతో కానీ మాములుగా కానీ తొక్కిస్తారు అలాగ తొక్కించిన తరువాత వాటిని తూర్పాలు పట్టుకుని బస్తాల్లో పోసుకుని ఒక రైతు ఎంత కష్టపడతాడో దాంట్లో తెలుస్తుంది తను పెట్టుకున్న పెట్టుబడి అంతా దాని ఆదాయం పది రూపాయలు వచ్చే విధేయకంగా చూసి ఉంటాడు అలాగే వాటిని తీసుకొని అమ్ముకున్న తరువాత తరువాత వచ్చేసి ఆదాయం పోను తనకి తినడానికి గింజల్ని అవన్నీ ఉంచుకుంటాడు అలాగే దానికి కావలసిన పెట్టుబడిని కూడా తను ఎక్కడో ఒక్కొక్క దిక్కున తెచ్చుకుంటాడు కాబట్టి ఆ ఆదాయాన్ని పోనూ మళ్ళీ తరువాత ఆయన తిండికి గింజలు ఉంచుకుంటాడు ఒక్కోసారి ఈ వర్షాలు వల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి ఈ రైతుకి ఎందుకంటే అవి సకాలంలో వర్షాలు పడకుండా ఎప్పుడంటే ఎప్పుడు పడినందు వలన పంట నష్టమయి దానికి సంబంధించి చాలా నష్టపోతుంటారు వ్యవసాయంలో ఎన్నో ఎత్తులు పల్లాలు ఉంటాయి అవన్నీ చేసుకొని ఒక రైతు దాన్నంత గట్టెక్కి తిండి చేతికి వచ్చే టైంకి వర్షాలు ఇవన్నీ ఆ సకాలంలో రానియెడల వాటి వల్ల పంటలు నష్టమయి ఆ రైతు చాలా దెబ్బతింటాడు అందుకని వ్యవసాయంలో నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే మంచిగా వరి వచ్చి ఉన్నపుడు నాటు వేసేటప్పుడు చుట్టుపక్కల అందరు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ చాలా ఆహ్లాదకరంగా ఉల్లాసంగా ఉంటారు అలాగే పంటలు ఇష్టమయినవి అంటే ఏ పంటయినా కానీ మనం చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది కాపోతే పైన దేవుడు కూడా సక్రమంగా చూడాలి చూడకపోతే రైతు చాలా నష్టపోతాడు అందుకని పంటలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా సాగైనంత వరకు మనం వీలయినంత వరకు మంచి ఉత్పత్తి నుంచే పంట మట్టుకు వేసుకొని దానివల్ల మనం లబ్ధిపొందాలి అందుకే నాకు వ్యవసాయం చేయడమంటే చాలా ఇష్టం